గణితం నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎందుకంటే పరీక్షకు ముందు రోజు రాత్రి చదవాల్సిన అవసరం లేదు సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలిస్తే మీరు లోపలికి వెళ్లి సమస్యలను పరిష్కరించారు నాకు కనీసం కనీసం ఇష్టమైన సబ్జెక్ట్ చరిత్ర ఎందుకంటే అంటిపెట్టుకొని ఉండటానికి లాజిక్ లేదు మరియు దానికి చాలా కంఠస్థం అవసరం హై స్కూల్ హిస్టరీ క్లాస్ యాంటీ సెప్టిక్ దానికి విరుద్ధంగా ఉండేది నేను కాలేజీ లో కొంత ఆర్ట్ హిస్టరీ ని పొందే వరకు నేను సబ్జెక్ట్ ని మెచ్చుకోలేకపోయాను ఇది విషయాలు విస్త్ విస్తృతమైన సందర్భంలో ఉంచడానికి నన్ను అనుమతించింది గణితంలో నేను ఇప్పటికీ తగినంతగా అర్థం చేసుకోగలిగితే దానికి ఎటువంటి కంఠస్తం అవసరం లేదు మరియు నేను ఈ రోజు వరకు దీనిని ఉపయోగిస్తున్నాను అవన్నీ కాదు కానీ చాలా వరకు ఇది నాకు బాగా ఉపయోగపడింది